మనిషికి చదువు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఏక్కడికి వెళ్ళాలన్నా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా కొత్త వాటిని గమనించి చూడాలన్నా మనం చదువు అనేది అవసరము వ్యక్తిగతంగా చదువుకోకపోతే ఎందుకు పనికి రాకపోతాడు అలాగని చదువు ఉన్నవాడు ప్రతీవాడు ప్రయోజకుడు కావాల్సిన అవసరము కూడా లేదు చదువుకుని ప్రయో ప్రయోజకత్వం పొందాలి అంటే చదువు అనేది చాలా అవసరము